ఒకే వృత్తిగా చేపలు పట్టడం అనేది చాలా ఆసక్తికరమైన విషయం అండి ఎందుకంటే మిగతా వా పనులతో పోలిస్తే ఈ చేపలు పట్టడం అనేది చాలా కష్టం అండి నదిలోకి వెళ్ళి సగము ఉంటే లోతుగా మనిషి లోతుగా నదిలోకి వెళ్ళి జాలు పట్టుకొని చేపలకి గల వేసి నిలుచోవాలి అండి గంట రెండు గంటలు అప్పుడూ అలలు బాగా వచ్చి ప్రాణానికి కూడా హాని జరిగే ఛాన్స్ ఉంటుంది అండి వాటిని ఎదుర్కొని వాళ్ళు బ్రతకడానికి చేపలు పట్టుకో పట్టాలి కాబట్టి వాళ్ళు అక్కడా అంతా కష్టమైనా చేపలు పట్టడం వృత్తితో చేస్తారు అండి కాబట్టి మిగతా పనులతో పోలిస్తే ఈ చేపలు పట్టడము అనేది చాలా కష్టమైన పని అండి